మనం చెప్పే మాటలు వ్యక్తిగత అనుభవాలు నమ్మకాలు ఆధారంగా ఉంటాయి కొన్నిసార్లు పర్యావరణం ప్రభావంతో మన అభిప్రాయాలు మారవచ్చు ఒక వ్యక్తికి ఎంతవరకు నిబద్ధతో ఉంటాడో చెప్పేది ఆయన మాటల స్థిరత్వం తర్కబద్దమైన వ్యక్తులు సాధారణంగా స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు భావోద్వేగాలు కొన్ని సందర్భాలలో మన మాటలను ప్రభావితం చేస్తాయి మన మనస్తత్వం మన ఊహలపై కాలం మాటలు మారవచ్చు నైతిక విలువలు మన అభిప్రాయాలను ప్రభావితం చేస్తాయి కొంతమంది సౌలభ్యం కోసం మాటలను మార్చడం సాధారం ఇది కొన్నిసార్లు మౌలిక అనుకూలతగా మారవచ్చు రాజకీయ నాయకులు భిన్న సందర్భాలలో భిన్న వాక్యాలు చేస్తారు కానీ శాస్త్రీయ నిజాలు ఎప్పుడూ స్థికంగా ఉంటాయి సామాజిక సంబంధాలు ప్రభావితం చేసే మాటలు మారుతాయి ఉద్యోగ ప్రదేశంలో కొన్నిసార్లు అనుకూలత అవసరం అవుతుంది కొన్ని సందర్భాలలో గట్టి అభిప్రాయాలు కలిగి ఉండడం వివాదాలకు దాయిత కానీ అపయత్నంగా మాగిపోతూ ఉంటే నమ్మకం కోడిపోయే అవకాశం ఉంది చట్టపమైన చట్టపగమైన వివహారల్లో మాటల స్థిరత్వం చాలా ముఖ్యమైనది కోర్టులో విరుద్ధమైన వాక్యాలు కేసును బలహీన పరచవచ్చు ప్రాతికీయల నిజాయితీని పాటిస్తూ నిర్దిష్టమైన వాస్తవాలను అందించాలి శాస్త్రవేత్తలు కొత్త ఆదాగాల ప్రకారం అభిప్రాయాలను మారుస్తారు ఇది సగైన సందర్భాలలో మార్పు అవసకమైనదని సూచిస్తుంది అసత్యవాదులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాటలను మారుస్తారు తన వ్యక్తిత్వం విలువలు నిర్ణయించే అంశమే మాటల స్థిరత్వం అభివృద్ధి చెందే వ్యక్తులు సహాయానుసారం అభిప్రాయాలను మార్చుకోవచ్చు కొన్నిసార్లు మార్పు మంచిదే కానీ అది నైతికంగా ఉండాలి మాటల స్థిరత్వం ఉంటే మనపై నమ్మకం పెరుగుతుంది మన అనుభవాలు అభిప్రాయంను ప్రభావితం చేయవచ్చు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమయోచిత నిర్ణయాలు తీసుకోవాలి కానీ అసత్యం చెప్పడం మాత్రం అయుద్ధగాహీతనంగా మారుతుంది నిజాయితీ నైతికత కలిగిన వ్యక్తులు పుతిికంగా ఉంటారు వృత్తిరమైన అభిప్రాయాలను మారడం సహజం అయితే వ్యక్తిగత నైతిక విలువలు మాత్రం స్థిరంగా ఉండాలి నిరంతరం ఆగిపోతే మనపై నమ్మకం మెరుగవుతాయి తగ్గిపోతుంది అవగాహన పెరిగే కొద్దీ మన అభిప్రాయాలు మెరుగవుతాయి జ్ఞానం పెరిగే కొద్ది మనం మరింత లోతుగా ఆలోచించగలుగుతాము కొన్ని పరిస్థితులలో మనం న్యాబద్ధంగా మాటలను సవరించుకోవాలి కానీ ఆ మార్పు నిజమైనదాని నిర్ధారించుకోవాలి మనం చెప్పే మాటలు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబంబిస్తాయి అవి అనవసరంగా మారకూడదు ఒక మంచి నాయకుడు స్థిరమైన విలువలను పాటిస్తాడు కానీ సమయానుకూలంగా మార్పును అంగీకరించాలి మనం చెప్పే మాటలకు బాధ్యత వహించాలి

వృత్తిపరమైన అభిప్రాయాలను స్థితిగతుల ఆధారంగా మారవచ్చు కానీ వ్యక్తిగత నైతికత మాత్రం మారకూడదు మనం చెప్పే ప్రతి మాటకు బలమైన ఆధారం ఉండాలి ఆధారు లేనప్పుడు మాటలు స్థిరంగా మారుతాయి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలంటే

ఇలాంటి విషయాలలో ఆలోచించి మాట్లాడడం అవసరం మనం చెప్పే మాటలు అవగాహన కలిగించేలా ఉండాలి ఆలోచన లేకుండా మాట్లాడడం సమస్యలను తలెత్తించవచ్చు వ్యక్తిగత అభిప్రాయాలను వాస్తవాలను దాటి ఉండకూడదు మనం చెప్పే ప్రత మాట మన సంస్ కి కాకుండా సమాజ ప్రయోజనానికి ఉండాలి నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే మాటల స్థిరత్వం కీలకం మనం మాటలు ప్రామానణికంగా ఉండాలి తినమాట నిలబెట్టే వ్యక్తులుగా గౌరవం పొందుతాారు అభిప్రాయాలను సమర్థన చేసే నమ్మకమైన ఆదాారణ ఉండాలి వాస్తవాలను అర్థం చేసుకునేటప్పుడే నా మన మాటలు నమ్మకంగా ఉంటాయి మనం చెప్పే ప్రతి మాట ఇతరులకు ప్రభావం చూపిస్తుంది అందువల్ల ప్రతి మాట అర్థవంతమైనదిగా ఉండాలి